హలో నమస్కారం అండి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ మేము నిన్న మీ ట్రావెల్ నుంచి ట్రావెల్స్ నుంచి మేము ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నామండి అది మాకు బుక్ అయినట్టు సమాచారం కూడా వచ్చింది ఇంకా మేము ఇవాళ పొద్దున్న వెళ్లాల్సింది ఒక విహారయాత్రకి కానీ మేము ట్యాక్సీ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటే అసలు ఆయన ఎత్తను కూడా ఎత్తట్లేదు ఇంకా ఆయన దగ్గర నుంచి ఎటువంటి సమాచారము లేదు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే అతని దగ్గర నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు ఇంకా చాలా నిరాశ పడినాము మా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు నిన్న రాత్రి వరకు ఇవాళ పొద్దున్న వరకు కూడా మేము బయటికి వెళ్తున్నాం వెళ్తున్నాం అని కానీ అతను ఆ డ్రైవర్ అనేది లిఫ్ట్ చేయకుండా రాకుండా ఉండేసరికి మాకు అది క్యాన్సిల్ అయ్యింది ఆ ప్రయాణం అనేది అతను ఎందుకు కాల్ ఎత్తట్లేదో మీరు అతని పైన చర్య తీసుకోండి నేను అతనిపైన ఫిర్యాదు చేస్తున్నాను అసలు ఇలాంటి డ్రైవర్స్ని మీరు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలాగా ఆయ అలా చేయడం చాలా ఇది కదా అలాంటి డ్రైవర్ను మీరు పెట్టకూడదు కదా ముందుగానే చూసుకోవాలి కదా నాకు చాలా కోపం వస్తుంది అతని మీద మీరు దయచేసి అతనిపైన తీవ్ర చర్య తీసుకోండి ఇంకా నేను ముందుగానే మీకు ఇచ్చినా మీ ట్రావెల్ ఏజెన్సీకి కట్టిన అడ్వాన్స్ డబ్బులు నాకు తిరిగి వెనక్కి పంపించగలరని అనుకుంటున్నాను